మా ప్రాంతంలో ఉన్న సినిమా థియేటర్ల పేర్లు లక్ష్మి ఐమూవీ మాక్స్ వీఆర్డీఆర్ నవ్య టాకీస్ కిషోర్ టాకీస్ ఇంకా కృష్ణ టాకీస్ ఇలా మొత్తం కలిపి ఫస్ట్ మొదట్లో ఆరు ఉంటు ఉండే ఇప్పుడు అన్ని పోయి నాలుగు మాత్రమే వచ్చింది ఇంకొకటి పెద్ద మల్టీప్లెక్స్ పడ్డది దాంట్లో ఐదు స్క్రీన్లు ఉన్నాయి నేను తరచుగా సినిమాలు చూడడానికి మూవీ మాక్స్ అనే దానికి వెళ్తూ ఉంటాను నాకు ఎందుకు అంటే అది మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడతాను అంటే నేను మా కుటుంబంతో కలిసి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను నేను బాగా తరచుగా చూసిన తరచుగా ఎప్పుడు వెళ్ళినా ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా నేను తరచుగా మా కుటుంబంతోనే వెళ్తాను నాకు ఎందుకంటే అది చాలా వాళ్ళతో వెళ్తే వాళ్ళతో సమయము స్పెండ్ చేస్తు స్పెండ్ చేస్తు ఉన్నట్టు ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది సో నాకు బాగా ఇష్టమైన థియేటర్ ఏది అంటే కృష్ణ టాకీస్ అని ఎందుకు అంటే అది నేను చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అది ఉండే దాంట్లో నేను మా నాన్న మా అమ్మ మా అక్క ఇట్లా అందరం కలిసి వెళ్తూ ఉండే వాళ్ళము చా చిన్న చిన్న సినిమాలు అట్లా వెళ్తుండే నెలకి ఒక రెండు మూడు రోజులు అట్లా సినిమాలకి వెళ్తుండే దాంట్లో లాస్ట్గా మేము మా కుటుంబం అంతా కలిసి చూసిన సినిమా మగధీర సినిమా అండ్ ఇంకోటి నెక్స్ట్ ఇక మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఉంటుండేది కృష్ణ మూవీ మాక్స్ అంటాము మూవీ మ్యాక్స్లో నేను ఎక్కువ చూసిన సినిమా ఎక్కువ సినిమాలు చూసింది దాంట్లోనే అరుంధతి సినిమా అప్పుడెప్పుడో రిలీజ్ అయిన అరుంధతి సినిమా కానిచ్చి ఇప్పుడిప్పుడే రిలీజ్ అయిన ఇప్పుడే రిలీజ్ అయిన అనిమల్ మూవీ దాకా మేము దాంట్లోనే చూసాము చాలా మంచిగా ఉంటుంది సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుం ది ఇంకా మొత్తం చాలా వినోదాత్మకంగా ఉంటుంది చూ చూడముచ్చటగా అనిపిస్తు ఉంటుంది అక్కడ అంతే